తూర్పుగోదావరి జిల్లాలో ఏడాది పొడువున విభిన్న వాతావరణాలలో పండించే పంటలు చాలా ఉన్నాయి వాటిలో మొదటిది వరి వరి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన పంట ఇది సాధారణంగా వర్షాది పంటలు కానీ కొన్ని ప్రాంతాలలో సాగునీరు పద్ధతులను కూడా ఉపయోగించి వరిని పండిస్తారు అంటే ఇది కేవలం వానల మీద ఆధారపడకుండా కాలువల నుంచి వచ్చే నీళ్ళతో కూడా వీటిని పండిస్తు ఉంటారు ఇంకొకటి పత్తి ఇక్కడ ఎక్కువగా పండిస్తు ఉంటారు పత్తి తూర్పుగోదావరి జిల్లాలో మరొక ప్రధాన పంట ఇది వేడి పొడి వాతావరణంలో బాగా పండుతుంది అంతేకాకుండా ఎక్కువగా కొబ్బరి కూడా ఎక్కువగా పండుతుంది కొబ్బరి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమైన వాణిజ్య పంట ఇది వర్ష ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో బాగా పండుతుంది ఇక్కడ వర్షాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి బాగా పండుతు ఉంటుంది అన్నమాట దాని తర్వాత మొక్కజొన్న మొక్కజొన్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రధాన ఆహార పంట ఇది వివిధ రకాల వాతావరణాలలో పండుతుంది సోయాబీన్స్ సోయాబీన్స్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రధాన పంట ఇది వేడి తేమగా ఉండే వాతావరణంలో బాగా పండుతుంది వివిధ పంటలకు ఏ రకమైన వాతావరణాలకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవాలంటే వరికి వర్షాది పండగ వరి తేమగా ఉండే వాతావరణంలో బాగా పండుతుంది అయితే కొన్ని ప్రాంతాలలో సాగు నీరు పద్ధతులు కూడా ఉపయోగిస్తారు పత్తి వేడి పొడి వాతావరణాలలో పత్తి బాగా పండుతుంది కొబ్బరి వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కొబ్బరి బాగా పండుతుంది మొక్కజొన్న వివిధ రకాల వాతావరణాలలో మొక్కజొన్నలు పండుతాయి సోయాబీన్స్ వేడి తేమగా ఉండే వాతావరణాలలో సోయాబీన్స్ బాగా పండుతాయి ఈ తూర్పుగోదావరి జిల్లాలో వర్షప్రాంతం ఉష్ణోగ్రత తేమ వంటి వాతావరణ పరిస్థితులు బట్టి వివిధ పంటలు పండుతు ఉంటాయి